నేను ఇప్పుడే ఒక ఐటంని ఆర్డర్ చేశాను అది ఇప్పుడే తినిచూశాను అది కాస్త కుళ్ళిపోయినట్లు ఉంది ఇలా చేస్తే ఎలా అండి మేమెప్పటి నుంచో మీ రెస్టారెంట్కే వస్తున్నాము కదా ఇలా చేస్తే చిన్నపిల్లలు మరియు పెద్దవాళ్ళు తింటే వాళ్ళకి ఆరోగ్యం అనేది పాడైపోతుంది గదా ఇలా కుళ్ళిపోయినవి పెడితే ఎలాగా ఇలా జర ఇలా జరిగితే ఎలా వస్తామండి మీ రెస్టారెంట్కి ఇంకొకసారి ఇలా పాడైపోయిన ఆహారాలు పెడితే రెస్టారెంట్లోకి ఎలా వస్తారు జనాలన్నవాళ్ళు ఇలా మంచి మంచి ఆహారాన్ని పెడితేనే కదా మీకు కూడా బాగుంటుంది మీ పెద్దవాళ్ళు పిల్లలు తిని ఆరోగ్యం బాగాలేకుండా వస్తే ఎలాగా అందుకని ఇలాంటి మంచి ఆహార ఆహారాన్ని పెట్టాలి కానీ ఇలాంటి కుళ్ళిపోయినవి పాడైపోయినవి పెడితే ఎలా తింటారు అసలు ఇలా జరగక్కుండా చూసుకోండి ఇంకొకసారి మంచి ఆహారాన్ని పెట్టండి ఇలాంటి పాడైపోయినవి కుళ్ళిపోయినవి పెట్టద్దు